హలో ఆటో డ్రైవర్ నేను మందమర్రి బస్టాండు మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నాను వచ్చి నన్నూ తీసుకెళ్ళండి హలో ఆటో డ్రైవర్ నేను కొన్ని కారణాల వల్ల మళ్ళీ మందమర్రి మార్కెట్కు వెళ్ళాను డీమార్ట్ ముందట ఉన్నాను త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళకండి